హలో నమస్తే సార్ మీరు ఫుడ్ ఐటం కావాలి మాకు మీ హోటల్ బాగా నచ్చింది అవియలు మజ్జిగ పులుసు ఇలాంటివన్నీ కావాలి నేను చేయలేక ఇంట్లో మా అమ్మాయి వస్తున్నది ఊరి నించి అమెరికా అమెరికా నుంచి వస్తున్నదండి అక్కడ అక్కడ ఇవన్నీ దొరకవు కదా మన మన మనము దేశంలో దొరుకుతాయి అందుకని అన్నీ ఆర్డర్ పెడుతున్నాను ఒకరవ్వ మంచిగా ఉంటుందని పెడుతున్నాను అండి పులిహోర ఇలాంటివి అన్నీ కావాలండి ఖచ్చితంగా సరే ఉంటానండి